పల్లె మరియు పట్టణ ప్రాంతాల్లో ఆటలాడటంలో అనేక తేడాలు ఉంటాయి వాటిలో కొన్ని తేడాలు ఏమిటంటే మొదటిగా ఆట రకాలు పల్లె ప్రాంతాల్లో ఆడే ఆటలు ఎక్కువగా స్థానికంగా ప్రాచుర్యం పొందినవి మరియు సాధారణంగా సంప్రదాయ ఆటలుగా ఉంటాయి ఉదాహరణకు పల్లె ప్రాంతాల్లో కబడ్డీ ఖోఖో గోలి డామినోస్ లాటర్స్ వంటి ఆటలు ఎక్కువగా ఆడతారు పట్టణ ప్రాంతాల్లో మాత్రం అంతర్జాతీయగా ప్రాచుర్యం పొందిన ఆటలు ఎక్కువగా ఆడతారు ఉదాహరణకి క్రికెట్ ఫుట్బాల్ బాస్కెట్బాల్ టెన్నిస్ స్విమ్మింగ్ పూల్ వంటి ఆటలు ఎక్కువగా పల్లె పట్టణ ప్రాంతాల్లో ఆడతారు రెండవదిగా ఆటవస్తులు పల్లె ప్రాంతాల్లో ఆటలకు అవసరమైన వసతులు పట్టణ ప్రాంతాల కంటే తక్కువగా ఉంటాయి పల్లె ప్రాంతాల్లో ఆటలు ఆడటానికి సాధారణంగా గ్రామీణ క్రీడా మైదానాలు లేదా స్థానిక పాఠశాలల మైదానాలు ఉపయోగించబడతాయి పట్టణ ప్రాంతంలో మాత్రం ప్రత్యేకమైన క్రీడామైదానాలు జిమ్ములు స్పోర్ట్స్ క్లబ్లు వంటి ఆట వసతులు అందుబాటులో ఉంటాయి ఆటల సమయం పల్లె ప్రాంతాల్లో ఆటలు ఆడటానికి సాధారణంగా ఉదయం లేదా సాయంత్రం వేళ ఉపయోగించబడతాయి పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఆటలు ఆడడానికి సాయంత్రం వేళలు మరియు వారాంతాలు ఎక్కువగా ఉపయోగించబడతాయి ఆటల పాత్ర పల్లె ప్రాంతంలో ఆటలు అడ్డం ఒక సాంప్రదాయం మరియు సామాజిక సంబంధాలను పెంపొందించడానికి ఒకే మార్గం ఉంటుంది పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఆటలు ఆడడం ఒక వినోదం మరియు శారీరిక శ్రమని పెంపొందించడానికి ఒక మార్గంగా ఉంటుంది ఇలా మరికొన్ని విభేదాలు కలిగి పల్లెలు పట్టణాలు ఉంటాయి ఇంకొకటి ఏమిటంటే పల్లె పట్టణ ప్రాంతాల్లో ఆటలాడడం అనేక తేడాల్లో భౌగోళిక పరిస్థితులు పల్లె ప్రాంతాల్లో సాధారణంగా విస్తారమైన భూమిని కలిగి ఉంటాయి అందువల్ల పల్లెవాసులు బహిరంగ ప్రదేశాల్లో ఆటలో ఆడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది వారు క్రికెట్ ఫుట్బాల్ వాలీబాల్ కబడ్డీ వంటి ఆటలను ఆడడానికి ఎక్కువగా ఇష్టపడతారు పట్టణ ప్రాంతాల్లో సాధారణంగా పరిమిత భూమిని కలిగి ఉంటాయి అందువల్ల పట్టణవాసులు ఆటలు ఆడడానికి ఎక్కువగా ఇంట్లోనే ఉండేలా ప్రయత్నిస్తారు వారు టేబుల్ టెన్నిస్ బాస్కెట్బాల్ స్కేటింగ్ క్రికెట్ సిమిలేటర్లు వంటి ఆటలు ఆడటానికి ఇష్టపడతారు సాంస్కృతిక పరిస్థితులు కూడా దీనిలో వహిస్తాయి పల్లె ప్రాంతంలో సాంప్రదాయ ఆటలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది వారు లారీతో ఆడే ఆటలు లాటితో ఆడే ఆటలు పాటలు పాడుతూ ఆడే ఆటలు నాటకాలు వంటి ఆటలను ఆడటానికి ఇష్టపడతారు పట్టణ ప్రాంతాల్లో ఆధునిక ఆటలకు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది వారు టెలివిజన్ ఇంటర్నెట్ ద్వారా ఆధునిక ఆటల గురించి తెలుసుకుంటారు మరియు వాటిని ఇష్టపడుతూ ఉంటారు అలాగే ఆర్థిక పరిస్థితులను కూడా దీనిలో పాత్ర వహిస్తాయి పల్లె ప్రాంతాల్లో ఆటలు ఆడటానికి అవసరమైన సామాగ్రి చాలా తక్కువగా ఉంటుంది అందువల్ల పల్లెవాసులు ఆటలు ఆడడానికి ఎక్కువగా ఇష్టపడతారు పట్టణ ప్రాంతాల్లో ఆటలు ఆడడానికి అవసరమైన సామాగ్రి చాలా తక్కువగా ఉంటుంది అందువల్ల పట్టణవాసులు ఆడటానికి తక్కువగా ఇష్టపడతారు